పట్టణ మరియు గ్రామీణ జీవన శైలుల మధ్య అనేక తేడాలు ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయ్ మెరుగైన ఆరోగ్య సంరక్షణా విద్యా వ్యవస్థలో ఉపాధి అవకాశాలు రవాణా సౌకర్యాలు మరియు వినోదపరమైన సౌకర్యాలు ఉన్నాయి అయితే ట్రాఫిక్ కాలుష్యం ఒత్తిడి వంటి సమస్యలు కూడా పట్టణాల్లో ఎక్కువగా ఉంటాయి గ్రామీణ పా ప్రాంతాలు సహంత సిద్ధమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉంటాయి స్వచ్ఛమైన గాలి సమృద్ధమైన నైసర్గిక వనరులు ఆహార భద్రత వంటి అంశాలు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తాయి గ్రామీణ ప్రజలు సామూహిక జీవనాన్ని ఆస్వాదిస్తారు అయితే మెరుగైన సంరక్షణ విద్యా ఉపాధి అవకాశాలు కొరత అక్కడ ఉంటుంది నా అభిప్రాయం ప్రతీ ప్రాంతానికి తనకు తగిన ప్రత్యేకతలు ఉంటాయి పట్టణాలు అభివృద్ధి కోసం ముఖ్యమైనవైతే గ్రామాలు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు అవసరం సమతుల్యత అభివృద్ధి కోసం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య సమన్వయం అవసరం పట్టణా గ్రామీణ జీవన చర్యల మధ్య వ్యత్యాసం నా అభిప్రాయం మౌలిక వశతులు పట్టణ ప్రాంతం విద్యా ఆరోగ్య సంరక్షణ రవాణా ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అధికంగా ఉంటాయి పెద్ద ఆసుపత్రులు విశ్వవిద్యాలయాలు పరిశ్రమలు ఉంటాయ్ గ్రామీణ ప్రాంతం కొన్ని ప్రాథమిక సదుపాయాలు కొరత ఉంటుంది ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవచ్చు జీవన శైలి సాంకేతిక ప్రగతి ఆధునికత ఎక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రజలు సహకారం సామాజిక జీవనాన్ని ఎక్కువగా అనుచ అనుచరిస్తారు ఉపాధి అవకాశాలు పట్టణాలు ఉద్యోగాలు వ్యాపారం సాఫ్ట్వేర్లు మొదలైనవి అవకాశాలు అధికంగా ఉంటాయ్ గ్రామాలు వ్యవసాయం హస్తకళలు పశుపోషణా ప్రధాన జీవనాధారం నా అభిప్రాయం పట్టణ గ్రామీణ ప్రాంతాల రెండింటిలోనూ ప్రాధాన్యతలు లోపాలు ఉంటాయి గ్రామాల అభివృద్ధికి మంచి విద్యా ఆరోగ్యం సదుపాయాలు అందించాలి పట్టణాల్లో కాలుస్యం జనాభా పెరుగుతలపై నియంత్రణ అవసరం పట్టణ గ్రామీణ మధ్య సమతుల్యత అవసరం తద్వారా మన దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది